నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నృత్యం నా జీవితంలో సానుకూలంగా చాలా ప్రభావితం చేసింది ఈ నృత్యం అనేది భారతదేశంలో అనేక రకాల నృత్యాలను కలిగి ఉంటుంది సాధారణంగా శాస్త్రీయ లేదా జానపదంగా వర్గీకరించబడుతుంది భారతీయ సంస్కృతిలోని ఇతర అంశాల మాదిరిగానే వివిధ రకాల నృత్యాలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఉద్భవించాయి స్థానిక సాంప్రదాయాల ప్రకారం అభివృద్ధి చెందాయి మరియు దేశంలోని ఇతర ప్రాంతాల నుండి మూల కారణం కూడా గ్రహించాయి సంగీత నాట్య అకాడమీ భారతదేశంలోని ప్రదర్శన కళల జాతీయ అకాడమీ ఎనిమిది సాంప్రదాయ నృత్యాలను భారతీయ శాస్త్రీయ నృత్యాలుగా గుర్తిస్తుంది ఇతర వనరులు మరియు విద్వాంసులు మరిన్ని గుర్తిస్తున్నారు ఇవి సంస్కృత గ్రంథం నాట్యశాస్త్రం మరియు హిందూ మతం యొక్క మతపరమైన ప్రదర్శన కలలలో మూలాలను కలిగి ఉన్నాయి జానపద నృత్యాలు సంఖ్య మరియు శైలిలో అనేకం మరియు సంబంధిత రాష్ట్రం జాతి లేదా భౌగోళిక ప్రాంతం యొక్క స్థానిక సంప్రదాయం ప్రకారం మారుతూ ఉంటాయి సమకాలీన నృత్యాలలో శాస్త్రీయ జానపద మరియు పాశ్చాత్య రూపాల సిద్ధి మరియు ప్రయోగాత్మక కలయికలు ఉన్నాయి భారతదేశ నృత్య సంప్రదాయాలు మొత్తం దక్షిణాసియాలోని నృత్యాల పైనే కాకుండా ఆగ్నేసియాలోని నృత్య రూపాలపై కూడా ప్రభావం చూపుతాయి హిందీ చిత్రాలకు బాలీవుడ్ డాన్స్ వంటి భారతీయ చిత్రాలలో నృత్యాలు తరచుగా నృత్యం యొక్క స్వేచ్ఛ వ్యక్తీకరణకు ప్రసిద్ధి చెందాయి మరియు భారతదేశ ఉపఖండంలోని ప్రసిద్ధ సంస్కృతిలోని గణనీయమైన ఉనికిని కూడా కలిగి ఉంటాయి భారతదేశంలో సంస్కృతం తమిళం తెలుగు ఒరియా మైథిలి పర్షియన్ లేదా అరబిక్లలో ఒకదానిపై కమాండర్ నృత్యాలు మరియు గౌరవించబడుతుంది ఎందుకంటే నృత్యకారులు ఈ భాషల సాధనాలను కలిగి ఉంటారు ప్రాథమిక పదార్థ గ్రంథాలలోకి వెళ్ళడానికి ఈ నృత్యం చాలా ఉపయోగపడుతుంది